నమస్తే ఎవరండి చెప్పండి తప్పకుండా అండి అవును అవునండి చెప్పండి ఉన్నాయి అండి

రేపటి రోజు రండి నమోదు జరుగుతు ఉన్నది విద్యార్థి లెక్క నమోదు కాబట్టి మీరు రేపటి రోజు మీ పిల్లలని తీసుకొని వస్తే ఇంకా ఒకరు నాలుగవ తరగతి కూడా అన్నారు అమ్మాయి అబ్బాయి అండి అమ్మాయా అండి రేపు రేపటి రోజు వచ్చేటప్పుడు ఉన్నాయా అండి అయితే మేము నమోదు కోసం పరీక్ష కూడా పెడతాం అండి పిల్లలకి అదే బాబుకు అయితే పెట్టమండి నాలుగవ తరగతి చదివిన అమ్మాయికి అయితే తప్పకుండా ప్రాథమిక పరీక్ష అనేది చేస్తాం అండి ఇరవై ఐదు ప్రశ్నల ఇరవై ఐదు ప్రశ్నలకి పరీక్ష అనేది నిర్వహిస్తాము కనీసం అమ్మాయికి పదిహేను మార్కులు అన్నా రావాలండి అలాగైతే మా పాఠశాలలో నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ పిల్లల్లు కొద్దిగా బాగా చదువుకోమని చెప్పండి మూడవ తరగతి పాఠ పాఠ్యపుస్తకంలోని ప్రశ్నలు వస్తాయి అండి చాలా బాగా ఉందండి జిల్లాలోనే మా పాఠశాలకు మంచి పేరు కూడా ఉంది మీరు ఆ విషయంలో డీలపడాల్సిన అవసరం లేదండి ప్రతి తరగతికి ఉన్నారు అండి అంతే కాకుండా మా పాఠశాలల్లో తెలుగు ఇంగ్లీషు హిందీ ఇలా ప్రతి పాఠ్యాంశానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఉపాధ్యాయులు కూడా ఉన్నారు అండి ప్రత్యేకమైనటువంటి ప్రాంగణం కూడా ఉంది అండి ఆట స్థలం కూడా మా పాఠశాలకు ఉంది ఆ విషయంలో మీరు ఆలోచించాల్సిన పని లేదు ప్రత్యేకంగా వ్యా వ్యాయామ ఉపాధ్యాయులు కూడా ఉన్నారు అండి ఆడిస్తారు అండి వారానికి రెండు రోజులు ప్రత్యేకంగా వ్యాయామ పిరియడ్ కూడా ఉంటుంది అండి ఇది ప్రభుత్వ పాఠశాల కాబట్టి ఇక్కడ అయితే బస్సు సౌకర్యం లేదండి గవర్నమెంట్ నిర్వహించే ఆర్డినరీ బస్సులలో అయినా రావచ్చు లేకపోతే ఆటో సదుపాయం కూడా ఉంది అండి తప్పకుండా అండి ధన్యవాదాలు